నేను మారుమూల ప్రాంతాన ఉద్యోగం చేస్తున్నాను నే నాకు వీడియో సమావేశాలు ఆధారు కావాలి కాబట్టి నాకు కావాల్సిన అవసరం ఉన్నవి మొబైల్ డేటా మరియు సిగ్నలు ఎక్కువగా ఉండాలి మొబైల్ ఫోన్లో ఛార్జింగు ఉండాలి అదేమారిగా

ఎక్కువగా ఉండాలి లేకుంటే మన చిత్రము సరిగ్గా కనిపించదు వీడియో సహా సమావేశాలు ఉండాలంటే మెయిన్గా ఉండాల్సింది డేటా మరియు మొబైల్ ఫోను మరియు ఛార్జింగ్